అమెజాన్ ఆన్లైన్ స్టోర్ యొక్క సోషల్ మీడియాకు నా యొక్క విన్నపం అమెజాన్ నుండి నేను నా స్నేహితుడుకు బాగా ఇష్టమైన బట్టలను ఆర్డర్ చేశాను ఆ బట్టలను నా స్నేహితుడి పుట్టినరోజుకు బహుమతిగా ఇవ్వాలి అని చాలా ఆశపడ్డాను ఇంకో మూడు రోజులలో నా స్నేహితుడి పుట్టినరోజు ఉన్నప్పటికీ నేను అమెజాన్లో ఆర్డర్ పెట్టిన బట్టలు నాకు డెలివరీ కాలేదు నేను ఆర్డర్ చేసిన వస్తువుల యొక్క ట్రాకింగ్ ఐడి నంబరు రెండు తొమ్మిది ఎనిమిది ఏడు ఆరు ఐదు రెండు మూడు తొమ్మిది ఎనిమిది నాలుగు రెండు ఆరు నా విన్నపం మన్నించి నాకు రావలసిన పార్సిల్ ఎక్కడ ఉందో ఆర్డర్ యొక్క స్థితిని తనిఖీ చేసి చెప్పగలరు అని నా మనవి నాకు చాలా ఆశతో ఆ బహుమతిని కొనుగోలు చేశాను డెలివరీలో ఏవైనా జాప్యాలు ఉంటే సమీక్షించి నేను కొనుగోలు చేసిన వస్తువులను నాకు త్వరగా చేరవేయగలరని నా ప్రార్థన మీరు నా యొక్క ఆర్డర్ను తనఖ చేసి ఎవరైనా ఏమైనా జాప్యాలు ఉంటే త్వరగా వాటిని పూర్తి చేస్తారు అని కోరుకుంటున్నాను